నేను రన్నింగ్ చేస్తున్నప్పుడు ఉదయం సమయం కానీ లేదా సాయంత్రం సమయంలో కానీ రన్నింగ్ చేసే అలవాటు నాకు ఉంది నేను రన్నింగ్ చేసేటప్పుడు మెలోడీ పాటలు లేదా కొంచెం ఫీల్ షాంగ్ ఫీల్ సాంగ్స్ ఉన్నవి వింటు ఉంటాను ఒకవేళ నా దగ్గర మ్యూజిక్ వినే అవకాశం లేకపోయింది అంటే నేను నా ఫ్యామిలీ విషయాలు కావచ్చు లేదా ఆ రోజు నేను చేయబోయే పనుల గురించి కావచ్చు లేదా ఆ రోజు నాకు ఉన్న పనులు ఏవైతే ఉన్నయో వాటికి సంబంధించిన విషయాలు ఆలోచిస్తాను లేదంటే ఇక నా ఎడ్యుకేషన్ గురించి కావచ్చు ఏదన్నా జాబ్ గురించి కావచ్చు వాటి గురించి విషయాలు గురించి నెేను ఆలోచిస్తుంటాను అలాగే మా ఫ్రెండ్స్ గురించి కావచ్చు నాకు ఉన్న స్నేహితులలో ఉన్నవాళ్ళకి ఉన్న సమస్యలు గురించి కావచ్చు వాటి గురించి ఆలోచిస్తు ఉంటాను నాకు ఉన్నటువంటి సమస్యలు ఏమిటి వాటిని నేను ఎలా ఎదుర్కోవాలి వాటిని ఎలా పరిష్కరించుకోవాలి అనే విషయాలు గురించి నేను ఎక్కువ ఆలోచిస్తు ఈవినింగ్ టైంలో నేను రన్నింగ్ చేస్తుంటాను లేదా ఉదయం సమయంలో చేస్తుంటాను అంతేకాకుండా ఎక్కువగా నేను ఆలోచించే విషయాలు గురించి చెప్తాను ఏంటంటే నా లైఫ్ యొక్క గోల్ ఏమిటి దాన్ని నేను ఎలా సాధించాలి అంటే ఏ విధంగా ఏ రూట్లో వెళ్తే ఏ విధంగా నేను ఫోకస్ చేయగలిగితే నా గోల్ని నేను చేర్చుకోగలను చేరగలను అనే విషయం గురించి ఆలోచిస్తుంటాను లైఫ్లో ఎలా ఎదగాలి స్టేబుల్గా ఎలా ఉండాలి మా ఫ్యామిలీని ఎలా చూసుకోవాలి మా ఫ్యామిలీ గురించి అమ్మా నాన్న గురించి ఎక్కువ ఆలోచిస్తుంటాను తర్వాత ఈరోజు మనకు ఉదయం ఇప్పుడు ఉదయం సమయంలో అయితే ఉదయం సమయం నుండి సాయంత్రం సమయం వరకు నాకు ఉన్న ప్రతి ఒక్క వర్క్ గురించి ఏ టైంలో ఏ విధంగా వర్క్ చేసుకోవాలి అనే ఒక ప్లానింగ్ గురించి కూడా నేను ఆలోచిస్తుంటాను అన్నమాట అంటే ఎందుకంటే అంటే ఏ టైంలో ఏ వర్క్ చేసుకుంటే మనకు సులువుగా పని అవుతుందో దారి నేను చూసుకొని ఎంచుకుంటాను ఎక్కువుగా నేను రన్నింగ్ చేసే టైంలో ఈ విషయాలు గురించి ఆలోచిస్తుంటాను అన్నమాట అంతేకాకుండా నా తోటి స్నేహితులు నాకు దగ్గరగా ఉన్న స్నేహితులు ఎవరైతే నాతో మంచిగా ఉండి నాకు సహాయంగా ఉంటారో వాళ్ళ గురించి ఆలోచించి వాళ్ళు ఎలాంటి వ్యక్తులు ఏమిటి అనే దాని మీద కూడా కేంద్రీకరించి నేను వాళ్ళతో మనం ఎలా నడుచుకోవాలి వాళ్ళతో మనం ఎలా ఉండాలి అనే దాని గురించి కూడా నేను చూస్తుంటాను అన్నమాట అంతే కాకుండా ఇంకోటి నేను చేసినటువంటి పని దగ్గర నేను వాళ్ళతో ఎలా నడుచుకుంటున్నాను ఇతరులు నాతో ఎలా నడుచుకుంటున్నారు ఏంటి అనే విషయాల గురించి కూడా ఆలోచించుకొని నేను ప్రతి ఒక్కరితో పెద్దవాళ్ళతో కావచ్చు ఫ్యామిలీ వాళ్ళతో కావచ్చు లేస్ట్ రిలేటివ్స్తో కావచ్చు అందరితో మనం ఎలా ఉండాలి ఏ విధంగా నడుచుకోవాలి మన ప్రవర్తన ఎలా ఉండాలి అనే ఒక విషయం గురించి ఆలోచిస్తు వాటి మీద నేను నా దృష్టిని కేంద్రీకరిస్తు అలా నా రన్నింగ్ నేను కంటిన్యూ చేసుకుంటు ఉంటాను